మా ఫ్రెండ్ వాళ్ళ తోట దా తోట నాటడానికి నేను ఎంతగానో సహాయపడినాను నేను నాకు వాళ్ళు గొయ్యి ఎంత లోతు తియ్యాలి ఎలా మొక్కను నాటాలి అది ఎలా పెరుగుదలకు సహాయపడుతుంది ఏ ఎరువు వేస్తే ఎంత బాగా పండుతుంది అని మొత్తాన్ని నాకు నేర్పిచ్చారు ఇప్పుడు వాళ్ళ వల్ల నాకు మొక్కలు ఎలా నాటాలి అనేది నాకు బాగా తెలిసింది దీనికి మా ఫ్రెండ్స్ నాకు ఎంతగానో సహాయ చేశారు సహాయం చేశారు ఎందుకంటే తోట నాటడం అంటే మామూలు విషయం కాదు ఎంతోమంది పని వాళ్ళ సహాయం కావాలి ఎలా నాటాలో తెలియకపోతే మనం ఎంత సహాయం చేసినా వేస్టే వాళ్ళు నాకు ఎంతగానో అనుభవం నేర్పించి చక్కగా సహాయ పడేలా చేశారు వారి యొక్క సహకారానికి నేను ఎంతగానో ఋణపడి ఉంటాను వాళ్ళు ఇచ్చిన అనుభవాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను మొక్కకి ఏ ఎరువు వేస్తే ఎంత బాగా పండుతుంది అనే విషయాన్ని వాళ్ళు చక్కగా నాకు నేర్పించారు దీనికి ఎంతగానో మా ఫ్రెండ్స్ నాకు సహాయం చేశారు